నేను కటింగ్స్ నుండి విత్తనాల నుండి మొక్కలను పెంచటం జరిగింది అవి ఏంటంటే మొదటిగా నాకు తెలిసి చిన్నగా నేను ప్రారంభిస్తామని నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నగా ప్రారంభిస్తామని అనుకున్నాను కాబట్టి పుదీనా మొక్కను ఎలా పెంచాలి అనుకున్నాను ఫస్ట్ అయితే దాన్ని తీసుకెళ్ళి నీటిలో పెట్టటం వల్ల అవి వాడిపోయేవి ఆ తర్వాత నాకు అర్థమైంది వాటిని మొదట కొంచెం కట్ చేసిన తర్వాత అంటే మా ఎండిపోయినటువంటి వేర్లు ఉంటాయి కదా అవి గాని లేదా వేర్లు కానీ కొంచెం కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం వాటర్లో పెట్టి ఒక రెండు రోజులు ఉంచిన తర్వాత దానికి వేళ్ళు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది దాన్ని తీసి మనము ప్యా ఒక కుండీలో మొక్క అదే మొక్కకు అవసరమైనటువంటి మట్టిని పెట్టుకొని ఆ మట్టిలో ఈ పుదీనా మొలకలు వచ్చిన దాన్ని అంటే వేర్లు వచ్చిన దాన్ని తీసుకెళ్ళి పాతటం వల్ల అది చాలా గుబురుగా పెరిగింది ఆ గుబురుగా పెరిగిందాన్ని చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే నేనూ కొంచెం మా అమ్మగారికి బ్లడ్ తక్కువయింది అని చెప్పి గోధుమ గడ్డి అనేది ఎలా పెంచుకోవాలి అనుకొని చూశాను యూట్యూబ్లో అది ఎలా పెంచుకోవాలి అని చెప్పి నేను చేశాను అది ఏంటంటే ముందుగా గోధుమలన్నీ కూడా నైట్ అంతా నానపెట్టేసుకుని వాటర్లో అవి ఎర్ పొద్దుటే తీసేసి ఒక క్లాత్లో కట్టుకోవాలి పొడిగా క్లాత్లో కట్టుకొని పక్కన పెట్టేసిన తర్వాత వాటికి మొలకలు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది సాయంత్రానికి అవి తీసి మనము ఒక ట్రేల ట్రేలో మట్టి పోసుకొని ఆ ట్రే చుట్టూ కన్నాలు పెట్టుకొని ఆ మట్టిలో ఈ గోధుమలు మొలకలొచ్చినవి అందులో లోపలికి పాతుకోవాలి పాతుకున్న తర్వాత వాటిని డైరెక్ట్గా సన్రైజ్ తగలకుండా అంటే వెలుగుంటే చాలు మరి డైరెక్ట్గా సన్రైజ్ అయితే తగలకుండా ఒక మూడు రోజులైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వాటిమీద బాటిల్కి చిన్న కన్నం పెట్టి మా అదే పిన్నీసుతో కానీ దేంతో కానీ అలాగ కొంచెం ఒక నాలుగు ఐదు కన్నాలు పెడితే చిన్నగా వాటరొస్తుంది కదా అది మాత్రమే మనము దానిమీద స్ప్రింకిల్ చేయాలన్నమాట ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే విత్తనం చచ్చిపోతుంది కాబట్టి అలా చేసిన తర్వాత ఒక మూడు రోజులకి మొలక రావటం స్టార్ట్ అయింది మొక్కగా చాలా గడ్డి అనేది చాలా విపరీతంగా పెరిగింది అలా ఒక నేను మూడు వారాలు ఉంచేసరికి గడ్డి అనేది చాలా బాగా పెరిగింది ఆ గడ్డి కోసి జ్యూస్ తీసి మనం త్రాగడం వల్ల బ్లడ్ అనేది చాలా చక్కగా పడుతుంది నేను చేసింది ఇదొకటి ఇంకొకటేంటంటే కనకంబరాలు అనేవి నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు చాలా బాగా మా అమ్మ మా అమ్మగారు వాళ్ళు పెంచేవారు అది చూసి నాకు చాలా పెంచుకోవాలి అనేది నాకిష్టం కానీ చిన్నప్పుడైతే నాకు అవి ఎలా పెంచాలని నాకు తెలియదు కొంచెం ఎదిగిన తర్వాత నేను రీసెంట్గా కనకాంబరం విత్తనాలు అనేవి కడియం నుంచి తెప్పించుకున్నాను అదీ జాగ్రత్తగా నేను నైట్ అంతా వాటిని నానబెట్టి పొద్దునే తడి క్లాత్ మీద వాటిని పెట్టుకున్నాను అది కూడా కొంచెం మొలకలు అనేవి వస్తూ ఉంటాయి అవి తీసి మనం మట్టిలో పాతటం వల్ల చాలా విపరీతమైన పువ్వులు మొక్క వచ్చి దానికి విపరీతమైన పువ్వులొచ్చేవి నాకు అది చూడటం వల్ల కూడా చాలా ఆనందంగా ఉండేది అలాగే నేను ఇంకా చెప్పాలంటే పచ్చిమిరపకాయ మొక్క కూడా వేయటం జరిగింది అదేంటంటే ఫస్ట్ నేను కడియం నుంచి తెప్పించుకొని పెట్టుకున్నాను అది సరిగ్గా రాలేదు అప్పుడు ఏం చేసానంటే దానికి చిన్నగా కట్ చేశానన్నమాట అంటే అదే బ్రాంచెస్ ఉంటాయి కదా అది కట్ చేసి విడిగా నేను నాటడం జరిగింది నాటిన తర్వాత చాలా బాగా వచ్చాయి అలాగే గుంటగలగరాకు అని చెప్పి మనం హెయిర్కి పెట్టుకుంటుంది దానిని బృంగరాజ అని కూడా అంటారు అది పొలాల్లోనూ ఇంక నేను నీళ్ళళ్ళు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు పెరుగుతూ ఉంటుంది కానీ మనకి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవటానికి అది అవసరమని చెప్పి దాన్ని తీసుకొచ్చి నేను మా ఇంటి దగ్గర చిన్న కుండీ తీసుకొని అందులో పాతటం జరిగింది అదైతే చిన్నగా ముందుగా రూట్స్ అనేవి కట్ చేయాలంటే బ్రాంచెస్ ఉంటాయి కదా దానికి అవి కట్ చేసి అందులో వేయాలి వేసినప్పుడు చాలా బాగా వచ్చిందది కూడా అది హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు మనకి అలాగే ఆయిల్ కూడా పెట్టుకుంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటదనమాట అలాగే నేను ఇంకా ఏం చేసాను తమలపాకు మొక్క కూడా మా అత్తయ్యగారింట్లో ఉంటుంది అది కూడా చాలా బాగా పాదువులాగా మనకి పైకెక్కుతూ ఉంటదనమాట ఒక తీగలాగా అది కూడా చాలా బాగా వచ్చింది నేను కూడా దానికి నీళ్ళది వేసి మా ఏ పురుగు పట్టకుండా అని చూస్తూ ఉంటాం అలాగే గులాబీ ఈ గులాబీలో ఏంటంటే మనకి గులాబీ మొక్కల్లో గులాబీలు వచ్చినప్పుడు ఆ గులాబీ అనేది మనం కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకున్న గులాబీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాని కింద వరకు కూడా కట్ చేసుకుని దానికి కింద బ్లేడుతో ఇలాగా కొంచెం అదే కట్ చేసుకున్న మొదలు ఉంటుంది కదా ఆ మొదలుని మనం బ్లేడుతో చెక్కాలనమాట చెక్కినప్పుడు వైట్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కింద ఆ వైట్ కలర్లో చెక్కింది మొత్తం కూడా మనం ఏదైతే కుండీ తెచ్చుకున్నామో ఆ కుండీలో నాటుకొని టూ డేస్ ఖచ్చితంగా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత దాన్ని మరీ ఎండ తగలకుండా కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి గులాబీ మొక్కకు ఎక్కువ ఎండ తగిలితే అది ఉండదు కాబట్టి కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో పెట్టుకొని అలాగా కొంచెం దాన్ని పెరగనిచ్చే వరకు చూడాలి అది మీరు చూసినట్లయితే మనం వేర్లు వచ్చినాయా లేదా అని నేనైతే చూసి మళ్ళీ దాన్ని మట్టిలో కపెట్టడం జరిగింది అలా అయినా సరే మొక్క చాలా బాగా పెరిగి పువ్వులు కూడా కాసింది నాకు ఈ అనుభవాలన్నీ చాల ఆనందాన్నిచ్చాయి